అయ్యో నమస్తే అండి ఎవరండి చెప్పండి చెప్పండి సార్ అవునండి అవునండి అవునండి

చెప్పండి సార్

ఏంటి సార్ ఆఫర్ అది

అదే సార్ ఎంత పర్సెంట్ తగ్గుతుందని అదే అండి మేము వన్ పాయింటు వన్ పాయింట్ టూ పై ఫై తగ్గుతుందని మేము తీసుకున్నామండి

అంటే మేము రూపాయన్నర వడ్డీకి తీసుకున్నామండి అదే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత తగ్గుతుందనేసి

చెప్పండి సార్ అదే ఆ బెనిఫిట్స్ ఏంటి అవునండి అవునండి

అదేంటంటే మా వారు ఊరెళ్ళారండి తనూ ఒక టూ త్రీ మంత్స్లో వస్తారు తనకి నేను ఇన్ఫామ్ చేసి అంతలోకి క్లోజ్ చేస్తాం ఈ టూ త్రీ మంత్స్కి నేను అంతలోకి ఇంట్రెస్ట్ కడతాను తనొచ్చాక నేను ఇప్పుడు మా ఫోన్ చేసి మాట్లాడతాను తనొచ్చాక మొత్తం ఇంక పేమెంట్ కట్టేసి అప్పుడు మా గోల్డు మేము తీసుకుంటాం సార్ ఓకేండి ఓకేండి త్యాంక్స్ అండి